హలో ఎవరండి అవునండి అవునండి అవును

ఓకే అండి మదర్ బోర్డ్ ఏమైన ప్రాబ్లెమ్ ఉందా అండి అవునండి ఓకే అండి ఏంది అంటే రిపేర్ చేయించిన తరువాత ప్రాబ్లెమ్ ఏమి ఉండదు కదండి

ఓకే అంటే ఇంత మనీ ఇచ్చి మళ్ళి రిపేర్ చేయించిన వేస్ట్ అనుకోండి అవును చెప్పింది ఓకే అండి ఓకే అండి సరే అండి బాయ్